ఉదయం లేవగానే ఒక నిద్ర లేవగానే యోగా చే చేస్తే చాలా మంచిది ఉదయం ఒక కింద ఒక బెడ్షీట్ లాంటిది వేసుకుని దాని పైన కూర్చుని పీస్ఫుల్గా యోగా చేస్తే చాలా మంచిది సాదరణంగా యోగా పొద్దునపూట చేస్తారు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా చాలా ఎనర్జిటిక్ కూడా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది యోగా చేయడం వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయి యోగా మంచిగా చేస్తే బాగుంటుంది ఇంకా యోగా చేయడంవల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి సాదరణంగా యోగ పొద్దునపూట చేస్తారు ఉదయం నిద్ర లేవగానే చేస్తారు యోగాని ఇంకా మంచి ఫుడ్డు తీసుకుంటే యోగా చేసిన తరువాత మంచి ఫుడ్డు తీసుకుంటే మనం చాలా హెల్తీగా ఉంటాము యోగా చేయడం వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి ఇంకా రోజుకి ఒక్కసారి యోగా చేస్తారు ఆ సమయం మార్నింగ్ లేవగానే ఫైవ్ టూ ఎయిట్ వరకు చేస్తారు చాలా మంచిగా ఉంటుంది యోగ చేయడం వల్ల మంచి చాలా లాభాలు కూడా ఉన్నాయి యోగా చేయడం వల్ల యోగా చేస్తే చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి మన హెల్త్ బాగుంటుంది ఏ స్ట్రెస్కి మనం ఫీల్ కాము ఫిజికల్లీ మెంటల్లీ చాలా మంచిగా ఉంటాము ఏ ప్రాబ్లమ్ వచ్చినా బాగా హ్యాండిల్ చేస్తాం మంచిగా ఉంటుంది పీస్ఫుల్గా మైండ్ యోగా చేస్తే మెడిటేషన్ చేస్తే కూడాచాలా బాగుంటాం మనము ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి యోగా చేయడం వల్ల మార్నింగ్ టైమ్ యోగా చేయిస్తాం మనం